నాకు ఇష్టమైన సామెతలు అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అర నిమిషం తీరికలేదు అరకాసు సంపాదన లేదు ఆడలేనమ్మ మధ్యలు ఒడన్నట్లు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఇంట్లో ఈగల మేత బయట పల్లకీల మోత ఉన్న ఊరు కన్న తల్లి వంటిది ఎవడి కంపు వాడికి ఇంపు ఏ రాయి అయితేనేమి పళ్ళు ఊడగొట్టు కొనువడానికి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చిన ఆగవు కొంగ జపము చేపల కొరకే కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు చది వాడు రామాయణం పడగొట్టేది దేవాలయం తింటే ఆయాసం తినకుంటే నీరసం తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరుకోవు దానాలలో కల్లా నిదానం శ్రేష్టం దున్నను పోతే దూడలలోను మేయను పోతే ఎద్దులలోను నడిమంతపు సిరినరం మీదిపుండు భరింపరానిది నెమలికంట నీరు వేటగానికి ముద్ద నొసట నామాలు నోట బండ బూతులు పంది ఎంత బలిసిన నంది కాదు మంచి కొంచమైన చాలు విత్తనం చిన్నదైన చాలు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు వెర్రి వెయ్యి విధానం పైత్యం పదివేలు విధానం నాకు ఇష్టమైన జాతీయాలు అగ్గి బుక్కుట కోపంతో ఉండిపోవుట ఉడుంపట్టు గట్టి పట్టుదల ఒంటి కోతి ఏకాకి ఒంటరివాడు కడుపు కుటుకుట ఓర్వలేనితనం కాకి గోల భరించలేని శబ్దాలు కుడితిలో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడటం అగ్గి బుక్కుట కోపంతో ఉడికిపోవుట కోసం విడిచిన పాము ఉల్లాసం చలాకీతనం